ఆటలు ఆడటం వల్ల మానవ శరీరానికి మరియు మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందజేస్తాయి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటే మొదటిగా శారీరిక ఆరోగ్యం ఆటలు శరీరానికి మంచి వ్యాయామాన్ని అందిస్తాయి ఇది మంచి గుండే ఆరోగ్యం రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు బరువు నియంత్రణకు సహాయపడుతుంది ఆటలు కండరాలు బలం మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయి ఇదే ఆస్టియోపోరోసిస్ మరియు ఇతర జీవితపు గాయాలు ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆటలు సమతుల్యత మరియు సహకరణ మెరుగుపరుస్తాయి ఇది పతనాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు సమాజిక నైపుణ్యులు అభివృద్ధికి దోహదం చేస్తుంది రెండోవదిగా మానసిక ఆరోగ్యం ఆటలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు ఒత్తిడిని ఎదురుకోవడానికి కూడా సహాయపడతాయి ఆటలు ఆనందం మరియు సంతృప్తి స్థాయిలను పెంచుతాయి ఆటలు సామాజిక నైపుణ్యుల అభివృద్ధికి దోహణం చేస్తాయి ఇది ఇతరులతో సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది ఆటలు మానసిక దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి ఇది కష్ట సమయాల్లో ఓర్పుతో ఉండడానికి సహాయపడుతుంది ఆటలు మానవుల ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు చాల ప్రయోజనకరం ఇంకా ఆటల ద్వారా మెరుగుపరుచుకునే లక్షణాలు ఏమిటంటే మొదటిగా మనం ఆటలు ఆడటం వల్ల ఎప్పటికైనా సరే గెలుపు పొందాలని ఒక మంచి సిద్ధాంతాలను మెరుగుపరుచుకుంటాం రెండవదిగా ఏంటంటే ఆటలు శరీర బరువును నిర్వహించడంలో కూడా సహాయపడతాయి ఊబకాయం వంటి ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి అలాగే ఆటలు ఆడటం ద్వారా మానసిక ఆరోగ్యం ఆటలు ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో సహాయకారిగా నిలిచి మన నిత్య జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కోవడానికి కూడా సహాయపడతాయి ఇలాగా ఆటలు ఆడటం వల్ల ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్నాం